నా పేరు వచ్చి నందమూరి తేజస్వి మా నాన్న గారి పేరు వచ్చి ప్రసాద్ మా అమ్మ గారి పేరు వరలక్ష్మి నేను మా నాన్నగారికి మా అమ్మగారికి మొదటి సంతానం మేము ముగ్గురం అక్కాచెల్లెళ్ళం మాది పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మరి రెండువేల పదమూడవ సంవత్సరంలో మరి నాకు వివాహం జరిగింది మా అత్తయ్యగారు మామయ్య గారు ఊరు వచ్చి అత్తిలి గ్రామం ఒక చిన్న పల్లెటూరు నా భర్త కరెంట్ పని చేస్తారు మరి మా ఇంట్లో నేను నా భర్త మరి నాకు ఇద్దరు పిల్లలు ఒక పాప ఒక బాబు మా పాప వచ్చి ఐదవ తరగతి చదువుతుంది మా బాబు వచ్చి మూడవ తరగతి చదువుతున్నాడు నేను ఇంట్లో ఉండి పనులు చేసుకుంటాను పిల్లల్ని చూసుకోవడం ఇదే